మా వంటింట్లో ఉండే వివిధ పాత్రలు ఒక్క దానికి దేని కోసం వాడతారు అంటే మనము నార్మల్గా మనము వడా చేసినట్టయితే మనకి వడా చేయడానికి మనకి నార్మల్గా నార్మల్గా అయితే మనము పెంక అని బాండిని యూజ్ చేసి వడని చేస్తాము అలానే బోండా అలాంటివి చేయాలన్నా మనకి పెంక అనేది దానికోసమే యూజ్ అవుతూ ఉంటుంది పెంకని మనం వడ చేయడానికి వాడుతూ ఉంటాము అలాగే ఇప్పుడు ఇడ్లీ చేసినట్టయితే ఇడ్లీ ఈ ఇడ్లీ పాత్రలు కూడా ఇడ్లీ మెషిన్ అనేది మనకి ఇడ్లీ కుక్కర్ అనేది ఉంటుంది ఇడ్లీ కుక్కర్ మనం వాడుతూ ఉంటాము అలాగే మనం ఇప్పుడు దోశ వేసినట్టయితే దోశ పెంక దానికోసం వాడుతూ ఉంటాము ఇంకా మరి కొన్ని మనకి అలాగే ఆమ్లెట్ వేసుకోవడానికి కూడా ఉపయోగపడుతూ ఉంటుంది ఇంకా మనము ఇంకా వంట చేసుకున్నట్టయితే ఒక బగోనీలో అన్నం వండుకున్నట్టయితే ఆ బాగోనిలో పాలు తప్పా ఇంకా వేరే ఏది వండినా మనకి ఇప్పుడు పాలు మనకి నార్మల్గా మనం ఒక కూర వండుకునే దాంట్లో అయితే మనము మళ్ళీ పాలు కనుక గరం పెట్టినట్టయితే ఆ పాలు అనేది మనకి పలిగిపోతుంది అందుకు దీనిని దానికే మనము వాడుతూ ఉండాలి ఇంకా అలాగే మనము పప్పు కుక్కర్ని తీసుకున్నట్టయితే పప్పు పప్పు మనము పప్పు ఉడకబెట్టడానికి మనం పప్పు కుక్కర్నే వాడతాము అది నార్మల్గా బౌల్లో అయితే మనం ఉడకబెట్టినట్టయితే పప్పు అనేది మనకి సరిగ్గా ఉడకకుంటూ పోతుంది అందుకే మనము పప్పు కుక్కర్నీ పప్పు చేయడానికి మనము వాడుతూ ఉంటాము అలాగే ఇప్పుడు మనము చికెన్ మటన్ వండుకున్నట్టయితే నార్మల్గా మన పల్లెటూళ్ళలో అయితే అందరూ అమ్మ అక్క వాళ్ళందరూ ఏమంటారు అంటే ఒక బౌల్లో వండుకున్నట్టయితే అది మళ్ళా మనకు ఒకపొద్దున రోజు వండుకోవడానికి అ వీలు కాదు అని అంటారు అలాగే మనము ఒక్క పొద్దు వాడుకోవడానికి అంటే చికెన్ అండే బౌల్ మనం సప్రేట్గా దానికి సప్రేట్గా వాడుతూ ఉంటాము దేనికోసం మనము ఓన్లీ చికెన్ వండడానికి మాత్రమే ఆ బౌళ్ళని వాడుతూ ఉంటాము అదే మనకి నార్మల్గా ఒక్క పొద్దురోజు అయితే ఈ ఇలాంటి బౌళ్ళని వాడుతూ ఉంటాము ఇప్పుడు మనం మ్యాగీ చేసుకున్నట్టయితే మ్యాగీ అయితే నా నార్మల్గా మనం చేసినట్టు పప్పు కుక్కర్లో ఉడికిస్తే అది అది మొత్తం కరాబ్ అవుతుంది కాబట్టి దానికి ఒక్క పెంక పెంకను వాడుతూ ఉంటాము అలాగే మనం మిక్సీలో వేసుకున్నట్టయితే మిక్సీలు అనేది మనం బాగోన్లనే మిక్సీలో వేస్తే ఎట్లా ఉంటుంది అదే దానికి వాడలేము మనం పేంక అనే మనం దానికోసం వాడతాము కాబట్టి మనం బజ్జీలు తీసినట్టయితే మనము చెంచతోటి బజ్జీలను మనం బయటకి తీస్తే చెంచాతో బయట కొస్తుంది రాదు కాబట్టి దాని కోసం మనం గరిటని వాడతాము గరిటని వాడి మనము ఆ బజ్జీలను బయటకు తీస్తూ ఉంటాము అలాగే మనకి ఇప్పుడు చాయ్ కానీ పాలు కానీ మ్యాగీ యిప్పీ ఇలాంటి ఇవి చేసుకున్నా మనకి ఇప్పుడు మ్యాగీ యిప్పీ ఇలాంటివి ఏవి చేసుకున్నా మనకి బాండీ బాండీ కానీ ఒక చిన్న కటోరా లాంటిది కానీ ఒక చిన్న బగోనీ లాంటిది మనకి వాడుతూ ఉంటాము అలాగే ఇంకా మనము ఏదైనా పాలకోవా స్వీట్ ఇంకా ఏదైనా చేసుకున్నట్లయితే మనం పాలను మనం ఇన్ని రోజులు ఏదైతే పాలు బగోని వాడతామో దాని కోసమే పాలకోవా స్వీట్ అదే ఇప్పుడు కారం దాంట్లో చేస్తే స్వీట్ అనేది చాలా కారంగా ఉంటుంది కాబట్టి మనం దాని కోసం ఒక సపరేట్ బౌలుని వాడుతూ ఉంటాము ఇప్పుడు పొంగడాలు చేసుకున్నట్టయితే పొంగడాలు చేసుకున్నట్టయితే పొంగడాలు మనము ఒక బగోనిలో పొంగడాలు చేసినట్టయితే ఆ బగోనిలో పొంగడాలు అనేవి రావు మనము ఎందుకంటే పొంగడాలు చేయడానికి ఓ పొంగడాల పీఠగానీ అలా ఇడ్లీ చేయడానికి ఇడ్లీల పీఠ అలాగే ఇప్పుడు మనము రైస్ కుక్కర్లో రైస్ కుక్కర్లో మనం అన్నం కానీ ఇంకా వేడి వాటర్ కానీ పెట్టుకూ ఉంటాము కానీ దాంట్లో మనం కర్రీ చేసినట్టయితే పెట్టినట్టయితే ఆ రైస్ కుక్కర్ అనేది దానికి ఉపయోగపడదు ఎందుకంటే అది ఓన్లీ దేని దేనికోసం ఉపయోగపడ దేనికోసం వాడతారు అంటే అన్నం వండుకోవడానికి కానీ నీళ్ళు పెట్టడానికి కానీ అలాంటి వాటికే మనం రైస్ కుక్కర్నీ వాడుతూ ఉంటాము అలాగే ఇప్పుడు మనం గ్యాస్ గ్యాస్ గ్యాస్ వచ్చేసి కూడా మనం చిన్నపని మన ఇంట్లో వంటలు చేసినట్టయితేనే వంట గ్యాస్లను వాడతాము అదే పెద్ద పెద్దవి అయితే మనం పొయ్యిని కూడా వాడుతూ ఉంటాము ఇంకా అలాగే మనము పాలు కానీ ఇంకా చాలా దేనికోసం ఏది వాడాలో దానికోసమే వాడుతూ ఉంటాము ఇంకా మనము చికెన్ చేసుకున్నట్టయితే చికెన్ అనే ఒక మంచిగా ఉడకబెట్టడానికి ఒక పెద్ద బగోనీ సరిపడా దానికి కుళ్ళ కుళ్ళ ఉండడంతో చికెన్ అనేది చాలా మంచిగా ఉడకాలి దానికోసం ఒక పెద్ద బగోనీ మనము వాడుతూ ఉంటాము అలాగే ఇప్పుడు మనకి నా మనం పప్పు చారు చేసుకున్నట్లయితే మనము నార్మల్గా పప్పు కుక్కర్నీ వాడుతూ ఉంటాము ఆ పప్పు కుక్కర్ పప్పు కుక్కర్ మళ్ళీ మనం ఒక వేరే ఒకరోజు మనం దాంట్లో మటన్ వండిన్నట్టయితే అది ఒక్క ప్రొద్దున వారు తినలేకపోతారు సో దానికోసం అని మనము పప్పు కుక్కరు పప్పు కుక్కరు ఆడేటప్పుడు మనం మటన్ చేసుకోవడానికి మటన్ మంచిగా ఉడకాలి అంటే పప్పు కుక్కరు వేరే పప్పు కుక్కర్నీ కూడా మనము వాడుతూ ఉంటాము ఇంకా అలాగే చికెన్ చేసినట్లు అయితే మనము ఒక మంచి కుళ్ళ బగోనీని తీసుకొని చికెన్ ఉడకడానికి మంచి బగోనీని తీసుకొని ఉంటాము మన అన్నం వండుకున్న అన్నం వండుకోవడానికి వేరే బగోనీ అలాగే ఛాయ్ చేసుకోవడానికి వేరే బాగోనీ పప్పు చేసుకోవడానికి వి వివిధ రకాలుగా వంటింట్లో మనము పాత్రలను వాడుతూ ఉంటాము ఇంకా అలాగే మనము దోశ వేసినట్లయితే ఆ దోశ పెంక పైన మనము దోశ వేసుకోవచ్చు అలాగే ఆమ్లెట్ కూడా వేసుకో దానికి తప్పా ఇంకా వేరే దానికి ఆ దోశ పెంక అనేది మనం ఉపయోగించడానికి ఉపయోగించలేము అలాగే అలాగే ఇంకా మనము దోశ వేసుకోవడానికి ఆమ్లెట్ వేసుకోవడానికి తప్పా దేనికి ఉపయోగించలేము ఇప్పుడు గోధుమ రొట్టె ఇప్పుడు గోధుమ రొట్టె కానీ మక్క రొట్టె కానీ అలాంటి ఏ రొట్టెలు ఉన్నా మనము ఒక పెంక పైననే ఆ రొట్టెలు అన్నింటినీ చేయగలుగుతాము ఇప్పుడు పూరీలు చేసినట్టయితే పూరీలకి ఆ మనం పూరీలకి దోశ పెంకా కానీ యూజ్ చేస్తే అది పూరీ అనేది మనకి సరిగ్గా రావడం జరగదు అందుకోసం అని మనము పూరీ చేయడానికి ఒక ఇప్పుడు గోధుమ రొట్టె చేయడానికి మనము ఒక పెంకని వాడతాము అదే పెంకని పూరీలకు వాడితే అది పూరీ అనేది మంచిగా రాదు అందుకే బాండీ బాండీలో పూరీలు వేస్తాము పూరీలు వేసి పూరీలు వేసినప్పుడు పా పూరీలను మనము చెంచాతో తీస్తే పూరీలు అనేవి సరిగ్గా మనకి రాలేవు అందుకే అప్పుడు గరిట గరిటలను మనము యూజ్ గరిటలను మనం వాడుతూ ఉంటాము అలాగే ఇంకా వంటింట్లో చాలా రకాల వి చాలా రకాలు ఉంటాయి అవన్నీ మనము చాలా రకాల వీటికి వాడుతూ ఉంటాము ఇంకా మనకి ఇప్పుడు పాలు వచ్చేసి పాలతో మనం చాలా చేసుకోవచ్చు చేసుకొనేటివన్నీ ఒకటే బగోన్తో మనము చేయడం జరుగుతుంది ఇంకా మనం పాలకోవా స్వీటు ఇంకా చాలా ఐటమ్స్ గులాబ్ జామున్ ఇటువంటివన్నీ మనం బాండీలో చేసుకోవడం జరుగుతుంది అదే మ దానికి దేని దానికి సప్రేట్గా వండటం జరుగుతుంది